గ్రామంలో ఆడే ఆటలేంటంటే కబడ్డీ వాలీబాల్ వాళ్ళు ఎక్కువగా గ్రామంలో ఆడతారు ఆ గ్రామంలో ఎక్కువగా ఆడేది కబడ్డీ ఒక పల్లెటూరి గ్రామంలో ఒక చిన్న చిన్న గ్రామంలో ఆడేది ఎక్కువగా యువకులు అందరు కలిసి కబడ్డీ ఎక్కువగా ఆడతారు వాలీబాల్ ఎక్కువగా ఆడతారు ఈ వాలీబాల్ కబడ్డీ ఆడేటప్పుడు ఆ యొక్క గ్రామంలో ఆ యువకులు ప్రజలు అందరు వచ్చి ఆ యొక్క ఆడిన వాళ్ళని ప్రోత్సహిస్తారు ఎక్కువగా ఆడేది కబడ్డీ ఆ కబడ్డీ గ్రామంలో ఎక్కువగా ఆడతారు ఈ యువకులు అక్కడ ఆ పల్లెటూరు గ్రామంలో కానీ ఆ గ్రామంలో కబడ్డీ ఎక్కువగా ఆ గ్రామంలోనే రెండు బ్యాచ్ రెండు గ్రూపుల కింద ఏర్పడి ఆ కబడ్డీ ఆడి ఆ ప్రజలకు వినోదంగా వినోదాన్ని ఇస్తారు ఈ పి యొక్క గ్రామ ప్రజలు కూడా వాళ్ళని ఆడేటప్పుడు ప్రోత్స వాళ్ళ రెండు రెండు గ్రూపులని ప్రోత్సహిస్తారు వాళ్ళను ఏంటంటే ఒకే ఒకే గ్రామంలో ఉన్నవారు కాబట్టి వాళ్ళని వీళ్ళని వేరు చేయకుండా రెండు గ్రామం రెండు గ్రూపులను కూడా వాళ్ళ ప్రోత్సహించి వాళ్ళ సరదాగా ఒక వినోదాన్ని ఆనందపరుస్తారు